గుళ్ళల్లో చాలా వరకు భక్తికరమైన ప్రదర్శనలు చేస్తారు అవి కీర్తనలు భజనలు ఇంకా మహాభారతం రామాయణం పారాటం పారాయణం చేస్తారు అదే కాకుండా చర్చలు చాలా వరకు ప్రార్థనలు చేస్తారు అవి ప్రతి ఆదివారం శుక్రవారం లాంటి రోజులలో ఇంకా చర్చ్లో ఏదైనా ప్రార్థనలు చేసి ఏవో ఉంటారు దర్గాలలో కవ్వాలీలు మసీదులు సమూహక్క సామూహిక ప్రార్ధనలు గురుద్వార్ల్లో కీర్తనలు మఠంలో ప్రార్థనలు చేస్తారు ఇవే కాకుండా అమృత్సర్లో చాలా వరకు ప్రార్థనలు చేస్తారు అవి కాకుండా గురుద్వార్లో బంగారు కోటలో ఉన్న దేవుడిని మసీదులో ఉన్న దేవుడిని అల్లాని ప్రార్థనలు చేస్తూ ఏసుప్రభుని భజనలు చేస్తు హిందూ దేవాలయాల్ని కీర్తిస్తారు